మీ ఇంటి దగ్గర లేదా మీ జిల్లాలో ఏదైనా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా ఆ ప్రదేశాల ప్రత్యేకతలు ఏమిటి నాకు ఒక ఏదో చెప్పండి ఎస్ మా విజయవాడ నగరంలో దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం చాలా పురాతనమైన దేవస్థానం అది ఒకటి ఇంకా చూడడానికి పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి గాంధీ హిల్ అండ్ రాజీవ్గాంధీ పార్క్ గాంధీ హిల్ కొండ పైభాగమున ఆయన యొక్క గొప్ప గొప్ప విషయాలను చాటిస్తూ అక్కడ యొక్క మ్యూజియం కూడా ఉన్నాది గాంధీ హిల్లో ఒక చిన్న రైలు ప్రయాణం కూడా చెయ్యవచ్చును ఆ కొండ చుట్టూ తిరిగే ఆ రైలు ప్రయాణం నుంచి మనం విజయవాడ నగరమంతా చూడవచ్చు